నమస్కారమండి ఏం కావాలండి మీకు మీకు ఏ రకమైన పుస్తకాలు కావాలండి మా దగ్గర వంద రూపాయల పుస్తకాలు ఉన్నాయి ఇంకా రెండు వందల పేజీల పుస్తకాలు ఉన్నాయి అండి మీకు ఏ రకమైన పుస్తకాలు కావాలండి వంద పేజీలు అయితే వంద రూపాయలు పడుతుందండి ఇంకా రెండు వందల పేజీలది అయితే రెండు వందలు పడుతుందండి తప్పకుండాను అండి ఇప్పుడు వంద పేజీలది మీరు ఐదు అడుగుతున్నారు కాబట్టి మొత్తం ఐదు వందలు అవుతుంది అండి ఇంకా రెండు వందల పేజీలది ఐదు అడుగుతున్నారు కాబట్టి వెయ్యి రూపాయలు అవుతుంది అండి ఉంటుందండి తప్పకుండా ఇస్తాను ఇప్పుడు మొత్తం మీకు కలిపి అవి ఒక ఐదు వందలు ఇవి ఒక వెయ్యి రూపాయలు మొత్తం పదిహేను వందలు అవుతుందండి డిస్కౌంట్ మీరు ప పది పుస్తకాలు తీసుకుంటున్నారు కాబట్టి మీకు మేము ఒక వంద రూపాయలు తగ్గిస్తున్నాము అండి ఏమండి ఇప్పటికే మీరు అడిగారు కాబట్టి మీకు తగ్గించామండి వంద అసలు మాములుగా అయితే మేము ఆ పుస్తకం అన్ని పేజీలకి తగ్గించమండి అసలు మా దగ్గర అన్నీ మంచివి ఉంటాయి అవునండి అందుకే మీకు మేము వంద రూపాయలు తగ్గిస్తున్నామండీ అసలు మాములుగా ఎవ్వరికీ తగ్గించము మీరు ఎప్పుడు మా షాప్కి వస్తూ ఉంటారు కాబట్టి మీకు తగ్గిస్తున్నామండీ ఇచ్చేయమంటారా అండి ఇదిగోండి ధన్యవాదాలు అండి